ఇప్పుడు మనం మాట్లాడితే తెలుగు కానీ మూడింటికి పొత్తి లేకుండా ఉంటుంది అండి మూడు వేరువేరుగా ఉంటాయి అలాగే మనం చూసుకుంటే మా ఉభయ గోదావరి జిల్లాలలో మాట్లాడే తెలుగు కానీ ఇప్పుడు చాలా వేరుగా ఉంటుంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మాట్లాడేటటువంటి తెలుగుని మళ్ళీ రాయలసీమ ప్రాంతం ప్రజలు మాట్లాడతారు అండి వాళ్ళు మాట్లాడే యాస వేరేగా ఉంటుంది అండి అలాగే మీరు ఇటువైపు కోస్తా జిల్లా వైపు చూసుకుంటే కోస్తా ప్రాంతాలలో కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతంలోని వారు వారు మాట్లాడే భాష శైలి వేరేగా ఉంటుంది అండి అలాగే ఇవతల ప్రాంతానికి చిత్తూరు కర్నూలు ఇటువైపు వస్తే ఆ ఆ ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాషలు కూడా చాలా వేరుగా ఉంటాయండి ఇలాగే సాహిత్యంలో ఉన్న తెలుగుకి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగుకి ప్రజలు రకరకాల ప్రాంతంలో ఉన్న ప్రజలు మాట్లాడే తెలుగుకి భాష శైలిని బట్టి అలాగే ప్రాంతాల బేధాలను బట్టి యాస మారుతుంది అండి తెలుగు భాష మాండలికాలు కూడా భిన్నంగా ఉంటాయండి